ప్రతి మనిషి కూడా తమ యొక్క ధార్మిక సమూహంతో భిన్నమైన విధంగా అనుబంధం కలిగి ఉంటారు అలాగే నా ధార్మిక సమూహంతో అనుబంధంగా ఘడంగా ఆధ్యాత్మికత సేవా భావం మరియు ప్రేమ కేంద్ర బిందువుగా ఉంచుకొని ఉంటుంది అన్నమాట నేను శాంతి మరియు ప్రేమ మరియు క్షమను నాకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నేర్పించింది దానితో నా కనెక్షన్ ఏ విధంగా ఉంది అంటే నేను మనశ్శాంతి కొరకు అందులోని వాక్యాలు లేఖనాలు చదువుకుంటాను అలాగే నా మనసు బాగలేనప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ఎంతో మనశ్శాంతి కలుగుతుంది అన్నమాట ఇలాగా నేను ఆధ్యాత్మికంగా ఎంతో ప్రేమపూర్వకంగా నలుగురితో మానవత విధంగా అందరితో కలిసిమెలిసి ఉండేలాగ అది నాకు నేర్పుతుంది అలాగే నేను అందరితో కూడా అలాగే మంచిగా కలిసిపోతాను అందరితో ప్రేమపూర్వకంగా ఉంటాను